నాకు ఇష్టమైన బైక్ కేటిఎం ఆ బైక్ యొక్క ధర నాలుగు లక్షల వరకు ఉంటుంది సుమారుగా మా భారతదేశంలో ఈ బైకు సులభంగా దొరుకుతుంది అంతేకాకుండా మా నగరంలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి బైకులు చాలా ఉపయోగకరంగా ఉ వినియోగంగా ఉన్నాయి ఎంతోమంది వాటిని వాడుతున్నారు నేను చాలా సార్లు బైక్ని నడిపాను కేటీఎం నడిపాను అంతేకాకుండా టీవీఎస్ బండిని కూడా నడపడం జరిగింది అది నడిపేటప్పుడు మంచి అనుభవం